అవునన్నా ఎవరన్నా చెప్పండి చెప్పండన్నా ఎక్కడి దాకా వెళ్ళాలన్నా

ఎంతమందన్నా ముగ్గురున్నారా అన్నా అన్నా ఒక్క ముగ్గురికంటే మనిషికి ముప్పై రూపాయలు లెక్కన తొంభై రూపాయలు ఇవ్వండన్నా అన్నా సర్వీస్ సర్వీస్ చార్జ్ అన్నా మధ్యలో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఆపమన్ ఆపమన్నావు ఆపమన్నావు కదన్నా సరే అన్నా మనిషికి పాతిక రూపాయలు లెక్కనన్నా ఇవ్వండన్నా సరే సరే రా అన్నా సరే అన్నా వస్తున్న వస్తున్న అన్నా చెప్పావు కదన్నా వస్తున్నా అన్నా సరే అన్నా